నమస్తే అమ్మ రండి ఆ చెప్పమ్మా అవునా సరే వచ్చి కూర్చోండి ఒకసారి వాంతులేనా ఇంకా విరోచనాలు కూడా ఏమైనా అవుతున్నాయా తలనొప్పి తలనొప్పి ఏమైనా ఉందా అమ్మా దగ్గుతూ ఉంటే కఫము ఏమైనా పడుతుందా పడుతుందా అంటే ఒక్కొక్క సారి లోపల జిగురు పేరుకుపోవడం వల్ల కూడా అలాంటివి కూడా జరుగుతాయి వాంతులు వచ్చినప్పుడు ఆలా ఇదిగా ఉంటుంది జ్వరం కూడా ఉన్నాదా ఓకే నిన్న రాత్రి మీరు ఏం తిన్నారమ్మా నిన్న అంతా అసలు ఏం తిన్నారు మీరు ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనాల్లో ఏం తిన్నారు ఆ ఆ ఓకేనమ్మ అదే అదేంటంటే అరగక ఫుడ్డు ఆహారం అనేది అరగక ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే అలాగే అలాగే కడుపులో ఏమైనా నులిపురుగులు ఉన్నా కూడా మీకు ఇలాంటి సింటమ్స్ అన్ని చూపించడం అనేది జరుగుతుంది మీరు ఏంటంటే కొంచెం నీళ్ళు గట్రా వేడిగా కాచుకొని తాగుతూ ఉండండి నేను మీకు కొన్ని మందులు రాసిస్తాను ఆ మందులు వాడితే సరిపోతుంది ఆ ఆహా ఇంజెక్షను ఏం అవసరం లేదమ్మా నేను మెడిసిన్ రాస్తాను వేడి నీళ్ళతో దీన్ని వేసుక్కోండి కొంచెం ఈ ఈ రెండు రోజులు మాం పెరుగుతో పెరుగు అన్నమే తినండి ఇంకా అదే నీచు మాంసాలు జోలికి ఏమి పోవద్దమ్మా మీ తాగ వచ్చండి నీరసం తగ్గడానికి మీరు ఓఆర్ఎస్ అవి తాగవచ్చు ఈ రెండు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది నేను మీకు మందులు రాసిస్తాను అవి తీసుకొని వాడితే సరిపోతుందండి ఇప్పుడు మజ్జిగ వేసుకునే తిన్నండి ఈ రెండు రోజులు కూడా అమ్మా సరే అయితే నేను మందులు రాస్తాను తీసుకొని వాడండి